నృత్య కళాకారు ఆడవాళ్ళని అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే నాట్యమును చూసి చాలామంది మయైమరుస్తున్నారు వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారంటే చూడి చూసి ఎంత ముచ్చట పడుతున్నారంటే ఆడవాళ్ళు చేస్తేనే అందం ఉంటుంది అన్నట్టు అందరు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యే విధానం కానీ ప్రతిదీ చూసి ఎంత ముద్దుగా ఉంటుందంటే వాళ్ళు అలా అలా కూచిపూడి భరతనాట్యం ఏమి వేసిన కూడా చాలా ముచ్చటగా అందరు మయైమరిచిపోయి అలా చూస్తూన్నారు కొన్ని ప్రాంతాల్లో నృత్య కళాకారులు ఎదుర్కొనే కష్టాలు బాధలు ఏంటంటే అన్ని ప్లేస్ల్లోను అలా ఉండదు చాలా కొన్ని ప్లేస్ల్లోను అలా ఉంటుంది ఏంటంటే మాస్టర్కి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు చాలా అండస్టాండింగ్ లేకపోవడం వల్ల బాధలు ఎదురు బాధలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా కొన్ని చోట్లల్లో ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తారు దాన్ని వాళ్ళు ఇక్కడ్నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్యాన్స్ నేర్చుకోడానికి అది అక్కడ కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది అన్ని చోటుల్లోను అలా ఉండదు ఈ కాలంలో ఆడవాళ్ళు చాలా అభివృద్ధి చెందారు అందరు ఆడవాళ్ళను చూసి చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు అబ్బాయిలకి స సపోర్టుగా నిలుచు కొస్తున్నారు